నేను ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది కానీ అనుకోకుండా ప్రయాణం క్యాన్సల్ కావడం వల్ల ట్యాక్సీని రద్దు చేసుకోవడానికి డ్రైవర్కి కాల్ చేసాను కానీ డ్రైవర్ ఫోన్ తీయలేదు డ్రైవర్ రావడం ఆలస్యం అవుతే ఎంత ఆలస్యం అవుతుందో తెలుసుకుందామని డ్రైవర్కి కాల్ చేసి ఆటో రావద్దని చెప్పడానికి ప్రయత్నించాను కానీ డ్రైవరు ఫోను ఎత్తలేదు డ్రైవర్ ఫోన్ తీయకపోవడంతో స్థానిక ట్యాక్సీ ఏజెన్సీకి కాల్ చేసి డ్రైవర్ రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకున్నాను మరియు నా ప్రయాణం రద్దు అవడం వల్ల ట్యాక్సీని రావద్దని చెప్పాను